నమస్తే సార్ రండి సార్ ఏమి కావాలి సార్ ఎవరికండి మీకేనా అండి అది మీది సైజ్ ఎంత అండి ఎనిమిది అండి రండి మీకు రేటు ఎంత అయినా పర్వాలేదా అండి రెండువేల ఐదువందలు అలా చూపించమంటారా అండి మీకు

ఇప్పుడు ప్రెసెంట్ మంచిగా ఉండి అవి వస్తున్నాయి అండి ఏంటంటే క్యాంపస్ అని కంపెనీ ఉంది అండి బజార్లో నైక్ ఉందండి

అదిదాస్ అంటే అది ఎనిమిదేనండి కాకపోతే ఇదీ ఇది క్యాంపస్ అండి ఏది ఇదా అండి ఇది నైక్ అండి అంటే అడిదాస్లో అన్ని లేవండి అంటే తక్కువ ఉన్నాయి కాస్ట్ ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి అంటే క్యాంపసే ఎక్కువ రన్నింగ్కి కానీ అది ఇప్పుడు క్యాజువల్గా వేసుకోడానికి స్టైల్ గట్రా ఇప్పుడు క్యాంపసే ఎక్కువ యూజ్ చేసేస్తున్నారండి అందులో కూడా మో ఎందుకంటే ఇప్పుడు క్యాంపస్లో చాలా మోడల్స్ వచ్చాయి అండి చాలా లుక్స్వైస్ కూడా బాగున్నాయండి ఈ క్వాలిటీ కూడా ఇందులో మంచివి కూడా ఉన్నాయి అండి అది కాదండి అంటే మీకు ఏది మంచిదో మీకు చెప్పాలి కదండి ఫస్ట్ ఏంటి అంటే మీరు కావాలన్నదే ఉంటే ఇస్తామండి దానికేమి అభ్యంతరం ఏం లేదు కాకపోతే ఏంటంటే మంచివి ఉన్నవి కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాము అండి మీకు అడిదాస్లో కావాలంటే మీకు అడిదాస్లో కూడా చుపిస్తానండి అందులో నచ్చితే తీసుకోండి లేదంటే మీకు అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ క్రింద క్యాంపస్లో కానీ మన ఇప్పుడు నైక్లో కానీ చూద్దురు కానీ అండి ఇదిగోండి బ్లూ అండ్ వైట్ ఉంది అండి అడిదాస్లో ప్యూర్ వైట్ ఒకటి ఉంది అండి ఇదిగోండి ప్యూర్ వైట్ అండి ఏదండీ ఒకసారి వేసుకుని చూడండి ఏండి కాలు తుడుచుకొని వేసుకోండి ఇంకొకటి బ్లాక్ కూడా ఉంది అండి బ్లాక్ ఇప్పుడు ఇది చాల నైస్గా ఉంటుందండి వైట్ తీసుకుంటారా అండి ఇది మూడు వేల ఆరు వందలు అండి అంటే మీరు రెండు వేల ఐదు వందలోవి మేము చెప్పినవి కాకుండా మీరు అదే కావాలన్నారు కదండి మరి రెండు వేల మూడు వందలు మూడు వేల మూడు వందలు అండి సరేనండి